వంటలో నాకు జరిగిన వైఫల్యం ఏంటిదంటే ఒకరోజు నేను పప్పుకర్రీ చేస్తున్నా అంటే పప్పు వండుతున్నా ఆ రోజు ఏంది పండుగ అనమాట స్పెషల్ అంటే పండుగరోజు నా అంటే మాంసం వండుకోరు కదా అయితే మేము మునక్కాయ పప్పు చేద్దామని పప్పు ఉడకబెడుతున్నా నేను పప్పు ఉడకబెడుతుంటే ఏమైందంటే నేను ఎటో ఆలోచించుకుంటూ సడన్ల అంటే పప్పు అందులో వేసి ఉడకబెట్టినా పప్పేసి నీళ్ళేసి ఎందులో అంటే కుక్కర్లో పప్పు కుక్కర్లో వేసి పప్పు వాటర్ కొంచెం ఉప్పు కూడా వేసి ఉడకబెట్టినా అనమాట ఉడకబెట్టితే నేను ఎటో ఆలోచించుకుంటూ ఇంక ఏదో పని చేసుకుంటూ సడన్ల ఏమైందంటే పప్పు ఉడికిందా లేదా చూద్దాం అన్నట్టుగా అది దించినా అంటే పొయ్యి మీదికెళ్ళి దించినా దించినాంకా పప్పు కుక్కర్ ఎట్ల ఉంటుంది అంటే పప్పు దించినాకా అది వేడి పోయినాకా అది మూత ఓపెన్ చెయ్యాలె కానీ నేను మర్చిపోయి ఏమి చేసినా అంటే అది అట్లకెళ్ళి వేడి పోకముందుకే అంటే మర్చిపోయి వేడి పోకముందుకే ఓపెన్ చేద్దామని పైన కుక్కర్ విజిల్ ఉంటుంది కదా అది ఓపెన్ చేయకుంటే అందులో ఉన్న వేడి గాలి అంతా పోకముందుకే నేను మూత తీద్దామని ట్రై చేసినా కానీ అసలు ఎంతకూ వస్తలేదు మూత అంటే నేను ఏమనుకున్నా అంటే మా పప్పు కుక్కరే అట్ల ఉందేమో అంటే ఎంత తీసినా వస్తలేదు టైట్గా పెట్టినట్టున్నా అంటే తప్పుగా అట్టా పెట్టినట్టున్నానేను అందుకే ఇలా అయినట్టుంది అందుకే మూత తీయనీకి వస్తలేదు ఎప్పుడయినా దబ్బున్న వస్తుంది కదా ఈ సారి ఎందుకో వస్తలేదు అన్నట్టుగా నేను ఆలోచించినా కానీ ప్రె ప్రెజర్ గాలి అంతా అలానే ఉంటుంది అది పోయినాకానే తీయాలి అనేది మర్చిపోయినా నేను మర్చిపోయి అసలు ఎంతకు వస్తలేదు ఏంది అని చెంచా పెట్టి తీసినా మళ్ళీ చాకు పెట్టి తీసినా అయినా కూడా రాలేదు అసలు అసలు ఎందుకు వస్తలేదు అని ఆలోచించినా కానీ మరి గిట్లా అయ్యిద్ది గిట్లా అవుతుంది అని అంటే అందులోకెళ్ళి గాలి పోయినాకానే తియ్యాలనే సంగతి నేను మర్చిపోయినా అనమాట అసలు వస్తలేదు ఏంది అని ఇక ఎట్లానైనా తియ్యాలె ఈ మూత ఇప్పుడు ఇప్పటికే మస్త్ లేట్ అయ్యింది ఆకలి అవుతుంది పిల్లలకు పప్పు ఉడకలేదు ఇంకా ఇంకా మస్త్ పనుంది అని టెన్షన్ టెన్షన్గా ఏదో ఆలోచించుకుంటూ మూత తీద్దాం అని గట్టిగా దాన్ని ఇట్లా తీద్దామని మస్త్ గట్టిగా ప్రయత్నించి ఇట్లా గట్టిగా తీసినా గట్టిగా తీయంగానే ఆ కుక్కర్ ఫట్మని పేలింది మూత అక్కడ పడ్డది అందులో ఉన్న పప్పు అంతా చిల్లి మీద పడ్డది పక్కనున్న మా టీవీ పక్కనున్న టీవీ మీద పడ్డది పక్కనున్న గిన్నెల మీద మా పిల్లల మీద కూడా పడ్డది అక్కడ కూర్చుని టీవీ చూసేవాళ్ళమీద మొత్తం ఉప్పు ఉప్పు అంతా చిల్లింది అనమాట చిల్లి నా మీద కూడా పడ్దది నా శారీ మీద కూడా పడ్దది మొత్తం అంటే ఎట్ల అయింది అంటే గోడల మీద కూడా పడి గలీ అంటే ఇట్ల ఇప్పడికీ ఉన్నాయి ఆ మరకలు ఉన్నాయి ఇంట్ల కానీ మొత్తం చిల్లింది అనమాట చిల్లడం వల్ల అది అంటే మళ్ళీ పేలుడు కూడా ఎట్లా పేలింది అంటే అది సౌండ్ కూడా మస్త్ గట్టిగా వచ్చింది టాప్మని వచ్చింది ఏదో బాంబ్ పేలినట్టు మస్త్ పెద్ద బాంబ్ పేలినట్టు అట్లా వచ్చింది అనమాట ఇగా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏమైందో ఏమైందో అని అడిగిర్రు తర్వాత అడిగిర్రులే కానీ మస్త్ పెద్దగా సౌండ్ రావడం వల్ల నేను కూడా అసలు ఇట్లా భయపడ్డా అనమాట అంటే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందేంది అనేటట్టుగా తర్వాత ఏమైందంటే ఇక ఇక అందరూ పిల్లలందరూ ఉండి భయపడ్దారు అనమాట ఏంది ఇంత అంటే ఇంత సౌండ్ వచ్చింది ఏంది మమ్మీ అని కానీ తర్వాత ఇక పోరగాళ్ళు చూసి అయ్యో మమ్మీ ఏమైంది ఏమైంది ఏమైంది అని అడిగిర్రు ఇక పప్పు అంటే చెయ్యికి దెబ్బ తాకింది బానే ఎందుకంటే కుక్కర్ మూత లేచి ఇట్ల పైకి ఎగిరేసి టాప్కి తాకింది కదా అట్లా అది పైకెళ్ళడం వల్ల దాని పైన ఉండే విజిల్ ఉంటుంది కదా ఆ విజిల్ అనేది ఈడ చెయ్యికి బాగా బలంగా గుద్దుకొని పోయింది ఇక చెయ్యికి కొంచెం దెబ్బ తాకింది అనమాట ఇక పోరగాళ్ళు వచ్చి మమ్మీ ఏమైంది ఏమైంది అని అడిగిర్రు అప్పటివరకు నాకు నేను కుక్కర్ ఎందుకు ఇట్ల అయిందనే టెన్షన్లోనే ఉన్నా కానీ నాకు దెబ్బ తాకింది నొప్పి లేస్తుందా అది అది మర్చిపోయినా అనమాట అది నాకు సడెన్గా గుర్తుకు రాలేదు కుక్కర్ పేలింది ఇల్లంతా చిల్లింది పిల్లలమీద పడ్దది ఇట్లనే ఉండే అనమాట ఇక పోరగాళ్ళు వచ్చి ఏమైంది మమ్మీ ఏమైనా దెబ్బ తాకిందా అదీ ఇదీ అని అడుగుతుంటే అప్పుడు చూసుకున్నా అంటే ఏమన్నా అయిందా అని చూసుకునే సరికి అంటే నొప్పేం లేదు కానీ లైట్గా నొప్పి ఉండే అప్పటివరకు ఏం కాలేదు ఏం కాలేదు అనే చెప్పినా నేను కూడా అంటే ఏం కాలేదులేరా ఏం కాలేదు మీకెమన్నా అయిందా అని ఇట్లా అడిగినా వాళ్ళకి ఏం కాలేదు ఇంక కుక్కర్ అంటే మేము ఏం అనుకున్నాం అంటే కరా నేను అంటే ఇంక కరాబ్ అయినట్టే ఇంక కుక్కర్ పనికిరాదు అనే అనుకున్నా కానీ అది నా తప్పు అని తర్వాత తెలిసింది ఇగ అక్కడ పడ్ద పప్పు అంతా మళ్ళీ వండుకుందాం అని అక్కడ పడ్ద పప్పు గ్యాస్ బండ అది అంతా తుడుస్తుంటే చెయ్యి నొప్పి లేచింది ఏందబ్బా నొస్తుంది అని ఇట్లా పిడికిలి బిగించి ఇట్లా తెరిచినట్టు చేస్తే బాగా నొప్పి వస్తుంది నరం గుంజినట్టు అవుతుంది ఏందబ్బా ఇంతగానం నొస్తుంది అనీ ఇగ ఆరోజు పట్టించుకోలే అంటే అంత ఆ ఏముంది తీయి అని అన్నట్టుగా నేను అంత పట్టించుకోలే అనమాట ఇంక ఆరోజు పండుగ పండుగ కూడా అయ్యేసరికి అంత దాని మీద పెట్టలేకపోయినా దృష్టి అంత ఇబ్బంది ఏం అనిపీయలేదు నాకు ఎందుకంటే పిల్లలు ఉండే ఇంట్లో మొత్తం హడావిడి ఉండే కొంచెం ఈ పండుగ వాతావరణం ఉండే అంత గుర్తుకు లేకుండే ఇంక తెల్లారి నైట్ పడుకొని ఇంక తెల్లారి లేచేసరికి కొ చెయ్యి కొంచెం వాసింది అనమాట వాసింది ఇంకా బాగా నొచ్చింది ఏంది అసలు ఇంతగానం నొచ్చింది అని ఊరిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మాకు ఎదురుగానే కొంచెం దగ్గరనే ఒక పది అడుగులు వేస్తే వస్తుంది హాస్పిటల్కి పోయి చూపించుకున్నా చూపించుకుంటే డాక్టరమ్మ అన్నది ఏమైందమ్మా అంటే గిట్ల గిట్ల అయింది మేడం ఎటో ఆలోచిచ్చుకుంటా నేనే కుక్కర్ మూతది అల్లా రిజర్వ్ ఉంటుంది అని మర్చిపోయి నేనే తీద్దామని బా ప్రయత్నించిన ఎటో ఆలోచించుకుంటా అది ఎక్కువ అలా ప్రెజర్ ఉండేసరికి ఆ మూత వచ్చి గుద్దుకుని ఇట్లా స్లాబ్కి గుద్దుకుంది మేడమ్ పేలింది కుక్కర్ గిట్ల అయింది అని చెప్తే మేడమ్ చూసింది ఆ ఒకటి స్ప్రే రాసి ఇచ్చింది అంటే వాపు తగ్గుటానికి రెండు గోలీలు ఇచ్చింది ఇవి వాడు తగ్గుతుంది ఒక వారం వరకు వాడేయి తగ్గకపోతే పెద్ద అంటే గవ ప్రైవేటు దానికి వెళ్ళు అని చెప్పింది అనమాట ఇంక సరే అన్నట్టుగా నేను కూడా వచ్చినా కానీ ఆ దెబ్బ నాకూ అన్నం అన్నం తినే చెయ్యికి తాకింది అనమాట ఇంక ఏ పని చేసుకుందాం అన్నా ఇబ్బంది అయ్యేది బాగా తినలేకపోయేదాన్ని కనీసం జుట్టు వేసుకోటానికి అన్నం చేత్తోని దువ్వుకోవటానికి కూడా రాకపోయేది మళ్ళీ ఏ పనీ కనీసం నీళ్ళు తాగుదామన్నా మగ్గు కూడా పట్టుకోవడానికి రాకపోయేది మొత్తం ఇంక అన్నీ లెఫ్ట్ హ్యాండ్తోనే అయ్యేది నన్ను అంటే బాగా ఇబ్బంది పెట్టింది నన్ను అంటే ఇంకా రోజురోజుకి ఒక రెండు మూడు రోజులకి రోజురోజుకి వాపు ఇంకా పెద్దగా అయింది కానీ తగ్గలేదు అనమాట అసలు ఎందుకు తగ్గుటం లేదు అంట అని ఆలోచించినాం కానీ చూద్దాం ఇంకో వారం రోజులు వాడమన్నారు కదా గోలీలు వారం రోజులు వాడినాకా పోదాం హాస్పిటల్కి అప్పుడు తగ్గకపోతే పోదాం అని అనుకున్నాం అనమాట వారంరోజులు వాడినాం అప్పుడు కొంచెం వాపు తగ్గింది కానీ నొప్పి ఉంది అంటే లోపట నొప్పి ఉంది కానీ బయట చూస్తానికి వాసినట్టు ఏం లేదు వాపు తగ్గింది ఇంక నేను ఏమి అనుకున్నా అంటే వాపు తగ్గింది కదా లోపల కూడా నిమ్మలంగా నిమ్మలంగా పోతదేమో అని అనుకోని నేను అంత పట్టించుకోలే ఇంక ఇంక ఇంట్లో కూర్చొనీ తిని ఉంటే ఉండె అంటే కాదు కదా కనీసం మాకు బావి ఉంది కదా బావి కాడికి పోయి మోటర్ అన్నా పెట్టుకుందాం అన్నట్టుగా రోజూ బావి కాడికి పోయేది అన్నమాట కానీ బావి కాడికి పోయినా మా పత్తి చేన్లో అలాం పీకేది అన్నమాట కనీసం అలాం పీకేదానికి కల్వర్ పట్టుకున్నా కూడా చెయ్యి బాగా నొప్పి లేసేది కనీసం మోటర్ వేసేదానికి స్విచ్ కూడా ఒత్త రాకపోయేది ఇప్పుడు మనకి ఏ చెయ్యి అయినా అ అన్నం ఏ పని చేద్దామన్నా అన్నం చెయ్యే వస్తుంది ఫస్ట్ అంటే ఏది చేద్దామన్నా ఏదన్నా అందుకోవాలన్నా ఏదన్నా చాలామందికి అన్నం చెయ్యే వస్తుంది నాకు కూడా మోటర్ వేయడానికి కూడా స్విచ్ ఒత్తడానికి మాది ఆటోమాటిక్ మెషిన్ అనమాట ఇంక కనీసం స్విచ్ ఒత్తడానికి కూడా ఇట్లా బలం చాలకపోయేది అనమాట ఇట్లా వణికేది చెయ్యి ఇంకేదన్నా చాలాసేపు అలానే చేతిలో పట్టుకున్నామనుకో ఇంక చెయ్యి గిట్ల వణికి మొత్తం మొత్తం చెయ్యిని ఇట్లా అంటే కింద పడేసేది పట్టుకోలేకపోయేదనమాట అంత అయ్యింది అసల నొప్పి తగ్గటం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఇన్ని గోళీలు రాసిర్రు ఇక ఆ గోళీలు వాడలేక ఈ నొప్పిని భరించలేక చాలా రోజులు అసలు బాగా ఇబ్బంది అయింది అసలు అంటే అసల ఏం అసల ఎటు ఆలోచించినా నేను అనే విధంగా అయిపోయింది అనమాట చాలా రోజులు అంటే ఒక దగ్గర దగ్గర నొప్పి పూర్తిగా పోకుండా కూడా నా పనులు నేను చేసుకునేటట్టు ఎన్నిరోజులు పట్టిందంటే దాదాపు ఒక నెల పట్టచ్చు నెలదాకా కనీసం నేను మా ఇంట్లో వంట కూడా చేయలేకపోయినా మా పిల్లలే వండేది అంతా ఇబ్బంది పడ్దా నేను ఆ ఆ అది బాగా బాగా దెబ్బ అంటే నా చెయ్ నా చెయ్యి దెబ్బ తాకడం వల్ల నాకు బాగా ఇబ్బంది అయింది నేను వంట నేర్ఛుకున్న కాని నుంచి ఎప్పుడు అట్ల కాలె నేను వంట నేర్ఛుకున్న కాడనుంచి మొదటిసారి అనమాట అట్లయింది దెబ్బ తాకడం కుక్కర్ పేలడం ఎప్పుడూ అట్లా కాలేదు ఎప్పుడో ఒకసారి కొంచెమే అన్నం కింద మాడిపోవడం లేకపోతే పాలు పగిలిపోవడం ఇట్లా అవుతాయి కానీ ఎప్పుడూ ఇంత కుక్కర్ పేలిపోవడం ఇట్లా ఎప్పుడూ కాలే మళ్లీ ఒకసారి ఏమైందంటే అన్నం పెట్టి గిన్నెలు తోముదామని బయట కూసున్నాం అప్పుడు కూడా అన్నం బాగా మాడిపోయింది కానీ మరీ ఇట్లా పేలలేదు ఈ ఆ మొన్న అంటే ఇప్పుడే కుక్కర్ పే అంటే కుక్కర్ పేలడం వల్ల బాగా ఇబ్బంది అయింది అంతకు మించి నేను ఎప్పుడూ ఇట్లా ఇట్లాంటిది చూడలేదు అసలు నేను వంట చేసేటప్పుడు నేను దానివల్ల